హలో ఆ చెప్పమ్మ ఆ చెప్పమ్మ పోయిందా

ఐడి కార్డ్ పోగొట్టుకున్నావు

ఐడి కార్డ్ పడిపోయిందంటున్నావు అయితే ఇప్పుడు మరి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలికదా అదేనమ్మా మరి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా

అదేమైనా పడిపోయిందా లేదంటే వేరే టీచర్ ఎవరైనా లాక్కున్నారా చెప్పేయి ఏమైనా ఉంటే చెప్పేయి ఇప్పుడు క్లాసులికి అన్నిట్లికి కరెక్ట్గానే వెళ్తున్నావా ఆ

మరీ క్లాసులకి అట్టా సరిగ్గా వెళ్ళకుండా వేరే టీచర్ ఎవరైనా లాక్కుని నువ్వు నా దగ్గరకి వచ్చి ఇలా ఐడి కార్డ్ పోయిందని అన్నావనుకో తర్వాత ఇవన్నీ నాకు తెలుస్తాయి

తర్వాత దొరికింతర్వాత ఏముండదు

సరే అయితే నువ్వేం చేస్తావంటే ఒక లెటర్ రాసుకురా నీ రోల్ నెంబర్ వేస్కుని నీ క్లాస్ టీచర్ దగ్గర సైన్ పెట్టించుకుని ఇలాగ ఐడెంటి ఐడెంటిటీ కోసం కార్డు కోసం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తునట్టు లెటర్ రాసి మీ క్లాస్ టీచర్తో సైన్ పెట్టించి హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్తో సైన్ పెట్టించి ఆ లెటర్ తర్వాత నా దగ్గరకి తీసుకుని వస్తే నేను సైన్ పెడ్తాను తర్వాత దాని దగ్గర్ దాన్ని ఆఫీస్లో సబ్మిట్ చెయ్యి

కార్డు ఫీ టూ హండ్రెడ్ అవుతుంది ఆఫీస్లో నువ్వు పే చేసి తర్వాత నీ క్లాస్కి తీసుకుని వచ్చి కార్డ్ ఇస్తారు అది ఇంకోసారి పోగొట్టుకోకు పోగొట్టుకుంటే ఇంకోసారెవరూ ఈ ప్రాసెస్ అంతా నీతో చెయ్యించి ఇన్ని చెయ్యం